నేను ఏదైనా ఒక వస్తువుకి అనుకూలంగా స్పందించాలి అని అనుకున్నట్లైతే నేను నేను కొన్న మొబైల్ ఫోన్ కి అనుకూలంగా స్పందిస్తాను ఎందుకు అన్నట్లైతే నేను ఎంతో ఇష్ట ఇష్టంతో నా మొబైల్ ఫోన్ ని కొనుక్కున్నాను నేను దీన్ని ఆన్లైన్ లో ఆర్డర్ ద్వారా కొనుక్కున్నాను కాబట్టి నేను ఎంతో ఇష్టపడి బం బం బంగారు రంగు కలర్ లో కనుక్కున్న నా మొబైల్ ఫోన్ అంటే నాకు చాలా ఇష్టం అందుకే నేను దీనికి అనుకూలంగా స్పందిస్తాను అలాగే ఎలా అన్నట్లయితే ఆన్లైన్ ఆర్డర్ ద్వారా కొనుక్కున్నాను ఎంతో సులభంగా ఎటువంటి కష్టం లేకుండా సులభంగా ఇంటి దగ్గరికే ఆర్డర్ చేయబడింది కాబట్టి నేను ఎంతగానో నా మొబైల్ ఫోన్ ని ఇష్టపడతాను అందుకే నేను నేను కొన్న ఈ మొదటి వస్తువుకి అనుకూలంగా స్పందిస్తాను అలాగే ఆర్డర్ చేసే విధానం ఆర్డర్ ఇంటి డోర్ ఇంటికే తెచ్చి ఆర్డర్ చేయడం ద్వారా నేను బయట వెళ్లి అన్ అనవసరమైన కష్టం పెట్టుకోకుండాన్నే నాకు ఈ మొబైల్ అనేది వచ్చింది కాబట్టి నేను దీనికి అనుకూలంగా స్పందిస్తాను అంతే ఇంకా మొబైల్ గురించి తెలుసుకోవాలి అన్నట్లయితే దీనిని నేను ఎక్కువ ధరతో కొన్నాకాని నేను దీన్ని మూడు సంవత్సరాలుగా ఎంతో ఇష్టంతో వినియోగిస్తున్నాను కాబట్టి ఇది నాకెంతగానో నచ్చిందని నేను అనుకుంటున్నాను అలాగే నేను దీనికి అనుకూలంగా స్పందిస్తున్నాను